స్టంట్ బైకింగ్ అంటే బైక్తో స్టంట్స్ చేయడం స్టంటింగ్లో చాలా రకాలుంటాయి వీలి కొట్టడం కానీ జీరో కట్ కొట్టడం కానీ హాఫ్ కట్ కొట్టడం కానీ బ్యాలన్సింగ్ చేయడం కానీ ఇలాంటి చాలా రకాల స్టంట్స్ ఉంటాయి జంపింగ్ చేయటం కానీ మరియు వేవ్స్ కొట్టడం కానీ ఇలాంటి చాలా రకాలుంటాయి ఇవన్నీ మనం స్పోర్ట్స్ బైక్తోనే చేయగలుగుతాం